ఈత నేర్చుకోవడం ప్రారంభించే వారు ముందుగా ఈత నేర్పే ప్రదేశాన్ని వారు ఈత నేర్చుకోవడానికి ఎంచుకోవాల్సి ఉంటుంది ఈత నేర్చుకునే వారికి ఎక్కువగా వాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే అది మంచిగా ఉంటుంది ఎందుకంటే అది ఎక్కువగా వాళ్ళు లోతులో లోతు లేని ప్రదేశాలలో ఈత నేర్చుకోవడం వల్ల వారికి ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం ఉండదు అలా కాకుండా ఎక్కువ కొద్ది మంది నదులలో ఎక్కువ లోతైన ప్రదేశాలు అలాగే ఎక్కువ ప్రవాహం ఉన్న చోట నీటి ప్రవాహం ఉన్న చోట చాలా మంది ఈత నేర్చుకుందామని నేర్చుకుని చాలా ఇబ్బందులకి అలా ప్రాణాపాయ స్థితులకి కూడా వెళుతు ఉంటారు అలా కాకుండా స్విమ్మింగ్ పూల్స్ అనేవి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఈత నేర్చుకోడానికి ముందుగా అవి మనకి ఎటువంటి హాని కూడా జరగవు అవి ఇప్పుడు ముందుగా ఈత నేర్చుకునే వాళ్ళు నిపుణుల సమక్షంలో ఇది చేయవలసి ఉంటుంది అలాగే దానికి తగినట్టుగా కొంచం మనం లైఫ్ జాకెట్స్ తీవడం ఉంటా ఉంటాయి వాటిని కూడా మనం పరిగణించాల్సి వస్తుంది ఈత నేర్చుకో నిపుణుల సమక్షం అనేది చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తు ఉంటుంది ఎందుకంటే

చాలా నైపుణ్యంతో మనకు ఈత అనేది నేర్పుతు ఉంటారు ఆ విధంగా ఈత నేర్చుకోవడం ద్వారా మనకి ఎటువంటి సమస్యలు అనేవి రావు అలాగే ఈత నేర్చుకోడం అంటే భయం కూడా ఎటువంటి భయాలు కూడా మనలో ఏర్పడవు చాలా మంది మొదట్లో ఈత నేర్చుకుందాం అని వెళ్ళి లోతైన ప్రదేశాలలో నేర్చుకుంటారు వారికి ఈతలో చిన్న దుర్ఘటన ఎదురైనప్పుడు వాళ్ళు మొత్తం ఈత నేర్చుకోవడం ఈత నేర్చుకుందాం అని ప్రస్తావన పక్కన పెట్టేస్తు ఉంటారు వాళ్ళలో భయం అనేది ఎప్పటికి ఉండిపోతుంది మనం అలా కాకుండా లోతు లేని ప్రదేశాలని ఎంచుకుని అలాగే నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉండలేని ప్రదేశాలని ఎంచుకుని మనం ఈత నేర్చుకోవడం అనేది చాలా మంచి విషయం ఈ విధంగా మనం ఈత అనేది ప్రారంభంలో ఎక్కువ సంత్సరాలు నేర్చుకుని అది మరింత మనం లోతైన ప్రదేశాలకి తర్వాత వెళ్ళి మనం సాధన చేయవలసి ఉంటుంది ఆ విధంగా మనం ఈత అనేది సులభంగా నేర్చుకోగలుగుతాం